విజయనగరం జిల్లాలో ఒకప్పుడు గజపతిరాజులు పరిపాలన ఉండేది బొబ్బిలి రాజులు కూజినం రాజులకు కూడా యుద్ధాలు జరుగుతూ ఉండేవి తరచుగా ఒక కోడిపందెంలో కోడి వలన గొడవలు రావటం వలన అది పెద్దగా యుద్ధాలు జరిగాయి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కూడా పద్మనాభం సమీపంలో కూడా యుద్ధం జరిగింది ఇందులో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు అయితే ఈ గొడవలు ఆపడం కోసం మహారాజుల చెల్లి గారు ఆమె మరణించారు అప్పుడు ఆమె అమ్మవారిగా వెలిచి శ్రీ పాడితల్లి అమ్మవారిగా ఇప్పుడు మనం పూజించుకుంటున్నాం ఇది మరిచిపోలేని చరిత్ర ఇదేవిధంగా బొబ్బిలి కోట కట్టడం కానీ అదేవిధంగా విజయనగరం కోట నిర్మాణం కానీ ఇలా చెప్పుకోవటం దగిన చాలా నిర్మాణాలు జరిగాయి అదే విధంగా మరి వసంత మండపం స్టాండ్లు చాలా ఉన్నాయి అప్పుట్లో ఇవి చుట్టుపక్కల గ్రామాలకు కానీ ప్రాంతాలకు కానీ నగరాలకు కానీ ఒక గొప్ప మార్కెట్గా నిలిచింది